అయితే మా ఇంట్లో కొన్ని జంతువులను సాదుకుంటాము మేం కూడా ఏంటి బర్రెలు కానీ ఎడ్లు కానీ మాకు పొలం ఉన్నది కొంచెం ఈ బర్రెలను ఎడ్లను ఆవులను కూడా కొంచెం పాడి గురించి చూసుకుంటాము అలా విడిచిపెట్టి ఇప్పుడు మేకలను తీసుకువచ్చినా కూడా పదివేలు పదకొండు వేల రూపాయలు ఒక్కొక్కటి ఉంటుంది అలా అలా పండుగలకి తీసుకొపోతారు దేవుళ్ళని చేయాలంటే తీసుకొపోతారు ఏదైన్నా ఫంక్షన్ అంటే తీసుకొపోతారు పెండ్లిళ్ళకైనా మ్యారేజ్ అదేంది మన మ్యాచ్గా అయినా కూడా దేనికైనా కూడా తీసుకొపోతారు అలా కూడా బాగనే లాభాలు ఉంటాయి కాకపోతే దీన్ని డివైడ్ చేసి కూడా అమ్ముతారు కోసి కిలోల లెక్కన ఐదు కిలోలు కిలో అరకిలో పావుకిలో అలా కూడా అమ్ముతారు అలా కూడా అమ్ముతారు కానీ ఇంకా కొంచెం పశువులను కో ఇది మేకలను కోసి అవి మనం వాటి మీదనే మేమే చేసుకుంటాం నెలకి ఒకసారి రెండు నెలలకి ఒకసారి అలా పండగక్కి పండగక్కి వస్తే అలా చేసుకుంటాం తర్వాత వచ్చి మళ్ళీ ఈ పశువులు కొనుగోలు చేయడం మొదలగు ధాన్యాన్ని కూడా అవి కూడా కొంటాము కొంటాము చేస్తాం ఎడ్లను కొని అమ్ముతాము మళ్ళీ మేము మళ్ళీ ఇంకోకటి కూడా మార్ బార లెక్క చేస్తాము ఇలా ఉంటుంది అన్నట్టు కథ ఇవి వీటిని అయితే బాగానే చేస్తాము కాకపోతే ఈ మేకలను మాత్రం ఇంటి దగ్గరనే కోస్తాం ఇక చికెన్ సెంటర్ల కాడ కా కొని అమ్మేది వేరే వేరేవి ఉన్నాయి ఈ పదార్థాలు లెక్క చేసేటివి కొన్ని అవి వేరే ఉన్నాయి డబ్బు కొంచెం లాభ సాటిగానే ఉంటుంది దాని గురించి అందుకని ఎగుమతి దిగుమతి మళ్ళీ పాలు పాలు పిండి కూడా ఫార్మ్లలో పోస్తాము ఇప్పుడు ఎక్కడంటే ఏ ఊరులోనైనా ఉన్నది కదా డైరీ ఫార్మ్ అక్కడ పోస్తాము అలా కూడా పైసలు వస్తాయి కదా అది కొంచెం ఇది కొంచెం ఇక ఇలానే నడుస్తూ ఉంటుంది కథ